చిత్తూరు జిల్లాలలో స్థానికంగా లభ్యమయ్యే రవాణా సౌకర్యాలు ఏవి ఈ ఎంపికలు ఇక్కడ నివసించే ప్రజల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి మొత్తం మీద జిల్లాల్లో రవాణా సౌ సౌలభ్యానికి ఏ విధంగా దోహద పడతాయి అంటే ఇక్కడ చిత్తూరు జిల్లాలలో స్థానికంగా లభ్యమయ్యే రవాణా సౌకర్యాలు గురించి తెలుసుకుందాం రవాణా సౌకర్యాలు అనగానే మనకు బస్ సౌకర్యం ఆటో సౌకర్యం ట్యాక్సీ సౌకర్యం ఇలాంటి ఎన్నో రకాలైన సౌకర్యాలు లభ్యంగా అందుబాటులో ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అలానే బస్సు బస్సుకు సౌకర్యానికి వస్తే ఏపీఎస్ఆర్టిసి ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ వారు మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ని మనకు సౌలభ్యంగా సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పవచ్చు అదేవిధంగా ఆటోలు కూడా ఎంతో సౌకర్యం కల్పిస్తుందని చెప్పుకోవచ్చు అదే విధంగా ట్యాక్సీలు కూడా సౌకర్యం కల్పిస్తుందని చెప్పుకోవచ్చు ఎం ఈ ఎంపికలు నివసించే ప్రజల జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసి అంటే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో సౌకర్యం కల్పిస్తుంది కాబట్టి వాళ్లకు ప్రభావితం అంటే వాళ్లకు మంచి సౌకర్యం కల్పిస్తుందని చెప్పుకోవచ్చు మనము అదేవిధంగా ట్యాక్సీ ఏపీఎస్ఆర్టిసీ బస్సులు ప్రతివారం కన్యాకుమారి హింస సాగర్ ఎక్స్ప్రెస్లు ఇలాంటి ఎన్నో రకాలైన రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు